ఆ చెప్పండి ఆ చెప్పండి ఓకే ఏ ఏ సిమ్ కావాలి మీకు ఓకే ఫోర్ జి ఆర్ ఫైవ్ జి ఫోర్ జి కావాలా ఓకే ఈ ఫోర్ జిలో కూడా మనకు ఉంటుంది టాక్ టైం ఉంటుంది అన్లిమిటెడ్ అలా ఉంటుంది అన్లిమిటెడ్కి మనకు డిఫరెంట్ ప్రైజెస్ ఉంటుంది లైక్ ఎ డైలీ ఎన్ని కాల్స్ అయినా మాట్లాడచ్చు ఎన్ని మెసేజెస్ అనా చేసుకోవచ్చు బట్ డేటా మాత్రం లిమిటెడ్గా ఉంటుంది పర్ డే వన్ పాయింట్ ఫైవ్ జీబీ ఆర్ టూ జీబీ అలా ఉంటుంది ఓన్లీ టాక్ టైం అంటే లైక్ అది ఫ్యూ డేస్ మాత్రమే ఉంటుంది అది కూడా మీరు ఎప్పుడైతే యూస్ చేసుకుంటారో కాల్స్ కోసం అప్పుడు అది అమౌంట్ అనేది కట్ అవుతూ ఉంటుంది సో మీకు ఏ టైప్ ఆఫ్ డేటా కావాలి లైక్ రీఛార్జ్ ఓకే అయితే అండి